హలో చెప్పండి ఓకే ఓకే ఓకే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు సో యా మేడమ్ అంటే మాది వచ్చేసి మరి మణికంట టూర్ ట్రావెల్స్ మా దగ్గర బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు వన్ వీక్లో అరేంజ్ చేయాలి అంతేనా ఓకే ఓకే మా దగ్గర అది టూ స్లీపర్స్ కోచ్ ఉందండి సో దానికి వచ్చేసి మీరు ఎంతమంది వస్తారో దాని మీద డిపెండ్ అయి మీకు ఎమౌంట్ చెప్తానండి ఓకే ఒక మీరు ఫోర్ మెంబర్సా టెన్ మెంబర్సా ఫోర్ మెంబర్సా సో మీకు వన్ వీక్ అంటున్నారు కాబట్టి మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్టీ థౌజండ్ మధ్యలో పడుతుదండి అమౌంట్

ఓకే ఓకే సో మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ వినియోగదరుల కోసం మేము ఒక దాన్ని ఫైనల్గా ఒక థర్టీ కే చేస్తామండి థర్టీ టు ఫార్టీ కే మధ్యలో చేయగలము తగ్గింపు లేదండి మీకు మా దానిలో స్లీపర్ కోచ్ అకామిడేషన్ చూసుకుంటే అన్నిటితో పాటు మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకే చేయగలమండి మా వంతు అంటే మా వల్ల అయ్యేంత వరకే చేశామండి అంతకు మించి ఏం చేయలేము ఇంక లేదండి మీరు నార్మల్గా మీరు నైట్ ఒక లాడ్జ్లో ఒక నైట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ స్పెండ్ చేయడానికే మీకు హాస్టల్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు కదా త్రీ టు ఫైవ్ హండ్రెడ్ సో అలాంటి మీకు పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ అంటే అది వర్త్ కాదండి ఇంకొకటి అంటే మీకు నియర్ బై ఉన్నా కానీ వాళ్ళు చాలా అమౌంట్ చెప్తారండి సో ఫైనల్గా మీరు మాకు మళ్ళీ మీరే కాల్ చేస్తారు చాలా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అజ్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ అజ్ లేటర్